చెప్పండి సార్ అవునా ఈ ఫుల్ గొరి గొరిల్లా గ్లాస్ వేయమంటారా లేకపోతే ఇంకేమైనా మంచి మోడల్ చూడమంటారా అంటే గొరి గ్లా గొరిల్లా గ్లాస్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటే మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అయితే

మరి ఏ ఏ రేంజ్లో చూస్తున్నారు అండి పది వేల నుంచి ఇరవై వేలు అంటే నా దగ్గర మంచి మంచి ఫోన్లో ఉన్నాయి అండి ఒకటి వచ్చేసి రియల్మీ అని ఒకటి ఉంటుంది రియల్మీ నోట్ నైన్ అని లేకపోతే నోట్ టెన్ అయినా చాలా బాగుంటుంది అండి కెమెరా అయితే మస్తు ఉంటుంది క్వాలిటీ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ప్లస్ టువల్ ప్లస్ టువల్ ఫోర్ కెమెరాస్ ఉంటాయి అండి ఫ్రంట్ కెమెరా కూడా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అండి అది ఛార్జింగ్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ ఉంటుంది ఇంకా వచ్చేసి వివో ఉంటుంది అండి వివోలో వివో వి సెవెంటీన్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈమధ్య బాగా ఫేమస్ అవుతుంది ఇంకా వచ్చేసి ఐక్యూ కూడా బాగానే ఉంటుంది గేమింగ్ ఫ్రమ్ గేమింగ్కి అయితే మీరు బెస్ట్ అంటే అదే ఇక అందులో ఆల్ రౌండర్ అంటే కొంచెం ఖర్చు అవుతుంది అండి

ఓ మీరు థర్టీ ఫైవ్ అట్లా థర్టీ ఫైవ్ అలా అనుకుంటే ఈఎంఐలో తీసుకుంటే వన్ ప్లస్ సెవెన్ ఉంటుంది సార్ మస్త్ ఉంటుంది ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఏం లేదు ఒక్క కూపన్ యా వాడితే మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈఎంఐ చూసుకోవాలి సార్ బాగా ఉంటుంది

ఒక త్రీ థౌజండ్ ఒక నైన్ మంత్స్ కట్టాలి అంతే మీకు నచ్చిందా అండి దీనికంటే అంటే ఇదే మీ బడ్జెట్లో వచ్చేసరికి ఇదే దీనికంటే మంచి ఫోన్ రాదు అండి

ఓకే అండి థ్యాంక్స్ అండి